ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వ రంగంలో నడుస్తున్న రోడ్డు రవాణా సంస్థ మరియు రైలు రవాణా సంస్థలు రెండూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు కూడా రోడ్డు రవాణా మరియు రైలు రవాణాలను చేస్తుంది ఆంధ్ర ప్రదేశ్ చేపట్టిన ముఖ్య బాధ్యత్ ముఖ్య బాధ్యతలు ప్రయాణీకులకు పరిశుభ్రమైన అనుకూలమైన సమయానుగుణమైన ప్రయాణ సదుపాయాలను సరసమైన చార్జీలతో అందించడం ఆర్ధికంగాను మానవతాయుతంగాను ఉద్యోగ ఉద్యోగులకు సంతృప్తి కలిగే విధానాలు ఆర్ధిక స్వయం సమృద్ధితో నిర్వాహణ ప్రగతి సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని గౌరవాన్ని సాధించడం విధానాలు వ్యాపారాన్ని నిజాయితీగా ప్రావీణ్యంగా సత్ఫలితాలను ఇచ్చేలా నిర్వహించడం తమ వ్యాపారానికి పట్టుకొమ్మలైనా వినియోగదారులను గౌరవిస్తూ వారికి సంతృప్తి కలిగేలా నాణ్యమైన సేవలను అందించడం సాంకేతికంగాను ఆర్ధికంగాను నూతన విధానాలను పరిశీలించి అనుసరించడం